చెప్పరా ఎందుకు లేవురా చాలా ప్రదేశాలున్నాయిరా మన ఆంధ్రప్రదేశ్లో చూడడానికి అసలు

చెప్తాను వినరా అసలు ఏ మన విజయవాడ దుర్గమ్మ గుడి లేదా వెళ్ళడానికి దాని పక్కనే విజయవాడ పక్కనే గుణదల ఉంది గుణదల మేరీమాత గుడి ఉంది ఇలా గౌరీపట్నం వెళ్తే అక్కడ మేరీమాత గుడి ఉన్నాది పెద్ద తిరుపతి ఉంది ద్వారక తిరుమల ఉంది బోలెడు ప్రదేశాలున్నాయి చూడ్డానికి అసలు వెళ్ళటానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి బస్సుకి వెళ్ళచ్చు విజయవాడ వెళ్ళాలనుకుంటే దుర్గమ్మ గుడికి పొద్దున్నే మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి గౌరీపట్నం వెళ్ళాలంటే బస్లో వెళ్ళచ్చు లేకపోతే ఆటోలో వెళ్ళచ్చు సరదాగా కుటుంబం అంతా కలిసి ఒక ఆటో మాట్లాడుకుని లేకపోతే చిన్నది ట్రావెల్ లాంటిది బస్సు మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి వెళ్ళచ్చు అంతగా కావాలంటే బండి మీద కూడా వెళ్ళచ్చు ఖర్చు కూడా మనకి తగినట్టుగానే ట్రైన్ అయితే విజయవాడ వెళ్ళాలంటే ఆ ట్రైన్కి ఒక ఐదు వందలు ఆరు వందలు అలాగ అవుతుంది ఇంకా తిరుపతి అలాంటివి అలా వెళ్ళాలంటే బస్సుకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ట్రైన్కి వెళ్ళాలనుకుంటే తక్కువ అవుతుంది తిరుపతి వెళ్తే చక్కగా ఇలాంటి చూడదగ్గ ప్రదేశాల్లో ఇదేంటి జూ పార్క్ అలాంటివి కూడా మీకు అన్ని రకాల జంతువులని గట్ర కూడా చూడవచ్చు వాళ్ళు దేవుడి మీద భక్తితోటి అలా ఉండిపోయి అందులో లీనమైపోయి నడుచుకుంటూ వెళ్తారు దేవుణ్ణే స్మరించుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి కాళ్ళ నొప్పులు అలాంటివి అసలు ఏమీ తెలియదు అసలు

ప్రణయ్ ఈ సారీ వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు కూడా వెళ్ళు నేను చెప్పినట్టు సరే అయితే వెళ్దాం అనుకున్నప్పుడు చెప్పు ఓసారి అందరం కలిసి వెళ్దాం తప్పకుండా సరే అయితే అందరం కలిసి వెళ్దాంలే ఒకరోజు మాట్లాడుకుందాం